లెమన్ యాపిల్ గోవా బనానా పీనట్స్ సిట్రస్ రుగేలా కేక్ మంచూరి పైనాపిల్ ఆమ్లా బాదుషా లడ్డు పాల్కోొవా పీనట్ బట్టర్ బన్ అండ్ బటర్ గ్రౌండ్నట్ బాదాం పిస్తా